మా కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగోలేనప్పుడు నేను చేసే కొన్ని వంటకాలు ఏంటి అంటే అండి మొట్టమొదటిది జావ అండి అది ఏ జావ అంటే రాగి జావ అనమాట అది నేను తయారు చేయగలనండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది ఉంటుంది కదా అండి మజ్జిగ చిలికి మజ్జిగ చేస్తారు కదా అండి అది కూడా నేను చేయగలను ఈ రెండు కూడా నేను చేసే కొన్ని వంటకాలండి ఇవన్నీ కాకుండా నేను ఇంకొకటి ఏంటి అంటే నేను దోశలు అయితే వేయగలను అండి అది కూడా నేను తయారు చేయగలను అదే కాకుండా ఏంటి అంటే చపాతీ కూడా నేను చేయగలను అండి ఇవన్నీ కూడా ఏంటి అంటే నా కుటుంబంలో ఎవరికైనా బాగోకపోతే నేను చేసే కొన్ని వంటకాలు ఇవే కాదు అండి ఇంకా ఇంకా నేను నా భార్యకు బాగోలేని సమయాల్లో నేను కూడా వంటలు వండిన రోజులు కూడా ఉన్నాయి వాటిలో ఏంటి అంటే కొన్ని గుడ్డు కర్రీ ఇలాంటివి కూడా చిన్న చిన్న బంగాళదుంప వేపుడు చారు పెట్టడం ఇలాంటివి కూడా నాకు వచ్చు అండి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంట్లో ఉన్న భార్యకు కానీ లేకపోతే ఇంట్లో నా తల్లిదండ్రులకు కానీ బాగోలేనప్పుడు నేను చేసే కొన్ని వంటకాలండి ఇవన్నీ కూడా